మేము ఆటలు చాలా విధంగా ఆడేవాళ్ళం ఒక్కొక్క ఆట ఒక్కోక్క విధంగా ఆడేవాళ్ళం కబడ్డీలో కబడ్డీ ఆడేవాళ్ళం ఆ పక్క ఒక టీం ఈ పక్క ఒక టీం ఆడేవాళ్ళం కలిసి ఆడేవాళ్ళం చాలా చక్కగా ఆడేవాళ్ళం అదేవిధంగా ఖోఖో వాలీబాలు ఏడు పెంకులాట ఆడేవాళ్ళం ఇలా ఆడినప్పుడు మాకెంతో హ్యాపీగా ఉండేది ఇలాగా చాలా ఎన్నెన్నో ఆటలు మేము పాల్గొంటు ఉంటాం ఇలా పాల్గొనడం వల్ల మాకు అనేది ఇంకా హ్యాపీగా ఉండడంవల్ల మేము ఇంక ఆడుతు ఉంటాం ఇలా ఆటలు ఆడడం వల్ల మాకెంతో రిలీఫుగా ఉంటుంది ఇంక కబడ్డీ ఆడేటప్పుడు కానీ ఒక టీం ఒక టీం సపోర్టు చేసుకుంటు ఆడతాము ఒక టీం వాళ్ళు ఒక మాట వింటారు ఇంకో టీం వాళ్ళు ఇంకొక మాట విని మేము చక్కగా గేమ్స్ ఆడేవాళ్ళం అదే ఏడు పెంకులాట ఆడేవాళ్ళం ఎలా ఆడేవాళ్ళం అంటే ఈ పక్క ఒక ఏడుమంది ఈ పక్క ఒక టీం ఏడు మంది కలిసి ఆడేవాళ్ళం ఒకరు ఔట్ అవ్వకుండా ఒకరు గురించి ఒకరు చెప్పుకుని ఆడుకునే వాళ్ళం మా టీములో మేము ఇలా ఆడాలి అలా ఆడాలి అని చెప్పుకుని ఆడిపించే వాళ్ళం ఇలాగా చక్కగా ఆడుకోవడం వల్ల విద్యార్థులు ఆటలో పాల్గొంటు ఉంటాం ఇలా పాల్గొనడం వల్ల మాకు ఎన్నో గిఫ్ట్సు అవి వస్తా ఉంటాయి కాబట్టి మేము ఇంకా ఎన్నో ఆటలు ఆడుతు ఉంటాం ఖోఖో కానీ కబడ్డీ కానీ వాలీబాలు ఇలాగా వాలీబాల్ ఆడుతు ఇంకా టెన్నీస్ ఆడతాము ఇలా ఆడడం వల్ల మేము ఎన్నో ఆటల్లో పాల్గొంటు ఉంటాం ఇలా పాల్గొనటం వల్ల ఆటలన్నీ చక్కగా ఆడేవాళ్ళం ఇలా ఆడేటప్పుడు మాకు ఈ ఆట ఎలా ఆడాలి దీనికి ఒక గేము ఇది ఒక బేసిక్స్ అనేది మేము పాటిస్తు అడేవాళ్ళం కబడ్డీ ఆడేవాళ్ళం ఇంకా రన్నింగ్ రేస్ ఆడేవాళ్ళం ఇలా ఆడడం వల్ల మాకు ఇంకా ఆటలు చాలా స్పష్టంగా అర్దమవడం వల్ల చాలా చక్కగా ఆడతాం ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక టీం ఒక టీం ఇంకొక టీం కలిసి ఆడేవాళ్ళం ఇలా ఆడడం వల్ల మాకు ఎన్నో ఆటలు తెలుస్తు ఉంటాయి ఇంకా కబడ్డీ ఆడేవాళ్ళం ఆ పక్క ఒక వేరే టీమ్ ఈ పక్క ఒక వేరే టీమ్ ఆడడం వల్ల ఇంకా ఎంతో హ్యాపీగా ఉంటుంది అలాగే టెన్నిస్ ఆడేవాళ్ళం మా పక్క ఒక టీం ఈ పక్క ఒక టూ మెంబర్స్ ఆ పక్కఒక టూ మెంబర్స్ ఆడడం వల్ల హ్యాపీగా ఆడేవాళ్ళం అలా ఆడడం వల్ల మాకు ఎంత రిలీఫుగా ఉండడం వల్ల ఎన్నో ఆటలు గేమ్సు ఆడుతు ఉంటాం ఇలా అడడం వల్ల ఇలా పాల్గొంటు ఉంటాం మేము గేమ్సులల్లో